హలో చెప్పండి మ్యామ్ అవును మ్యామ్ చెప్పండి అన్నీ అవైలబుల్గా ఉన్నాయి మ్యామ్ ఏ టైప్ ఆఫ్ బుక్స్ కావాలి

అట్లే చేస్తాం మ్యామ్ మీరు ఇక్కడకి వచ్చినాక బుక్స్ వెనకాల ప్రైజ్ ఉంటుంది కదా దాన్ని బట్టి చెప్తాం మార్నింగ్ నైన్ థర్టీ టు సిక్స్ థర్టీ అట్లు ఉంటుంది

ఇది కోటి దగ్గర ఉంది రోడ్ క్రాస్ చేసిన తరువాత ఇట్లా లెఫ్ట్ తీసుకోవాలి అక్కడ కనిపిస్తుంది అక్కడకి వచ్చినాకా మీరు నాకు కాల్ చేసిర్రు అనుకో నేను మీ దగ్గరకి వస్తాను అన్నీ టైప్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి మ్యామ్ మా దగ్గర మీరు ఏది కావాలంటే ఇక్కడికి వచ్చినాక చెప్పిర్రు అనుకో మేము బుక్స్ ఇస్తాం మీకు ఓకే అన్నీ ఉన్నాయి పెన్సు బుక్సు అన్నీ అన్నీ ఉన్నాయి మ్యామ్ మీకు ఏది కావాలన్న ఇక్కడ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి వాచెస్ ఏ ఏమన్నారు మ్యామ్ హలో షాప్ టైమింగా పొద్దున తొమ్మిదిన్నర నుంచి సాయంత్రం ఆరున్నర వరకు కాల్ చేయండి కోటీ కోటీ దగ్గరకు వచ్చి రోడ్ క్రాస్ చేసినాక అక్కడికి నేను వస్తాను మీరు ఇక్కడకి వచ్చినాక బుక్స్ రేట్ని బట్టి డిస్కౌంట్ చేసి ఇస్తాం మ్యామ్ చెప్పండి లొకేషన్ షేర్ చేస్తాం ఈ నెంబర్కు హాయ్ అని పెట్టండి వాట్సాప్లో అంతే